అంటే గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు అనేవి ఇస్తూ ఉంటారు అండి కావాలంటే మనం బ్యాంక్స్లో పెట్టుకోవచ్చు లేకపోతే వేరే రైతుల దగ్గర కాని లేకపోతే ధాన్యం అమ్మే వాళ్ళ దగ్గర గారి మనం అప్పులు అనేవి తీసుకోవచ్చు అన్నమాట సో అప్పులు అనేవి మనకి బ్యాంకు ఏంటంటే మనకి విలేజ్లోనే సొసైటీ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంకు ఉంటుందండి ఆ బ్యాంకులో మనం అప్పులు అనేది తీసుకొచ్చన్నమాట తీసుకునే టైంలో మనకి ఏమవుతుంది అంటే అది అనేది అంటే ఇప్పుడు బయట తీసుకుంటే మనకి కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది అంటే ఇప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ పైస్ కాని లేకపోతే ఇరవై ఐదు పైస్ కాని అలా పడుతుంది మన సొసైటీ బ్యాంకులో తీసుకుంటే అంటే వడ్డీ అనేది చాల తక్కువ పడుతుంది అన్నమాట లేదు ఒక వేళా మనం బయట ధాన్యా సహకారి దగ్గర కాని లేకపోతే వేరే వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే మనం అప్పు కాని తీసుకుంటే అది రెండు రూపాయలు మూడు రూపాయలు అని చెప్పేసి వడ్డీ వేస్తుంటారు అన్నమాట ఎక్కువ వడ్డీలు దేనికి తీసుకుంటారంటే రైతులయితే పంట కోసం పంట వేయడానికి చెప్పేసి తీసుకుంటారండి ధాన్యం అమ్మడానికి వెయ్యడానికి లేకపోతే ధాన్యం కొనడానికి లేకపోతే ఏదైనా మందులు కొనడానికి రైతు అనేది సొసైటీలో అప్పు అనేది తీసుకుంటారు లేదు సోసైటీలో తీసుకున్నాము ఆల్రెడీ అని అంటే బయట ధాన్య సహకారులు ఉంటారు ఆయన దగ్గర మనం అప్పు అనేది తీసుకోవచ్చన్నమాట ఇంకేంటంటే పెళ్లి కోసం తీసుకుంటూ ఉంటారు లేకపోతే ఏదైనా లోన్ కాని లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అన్నప్పుడు అప్పు తీసుకుంటూ ఉంటారు లేదు మా పిల్లల్ని మంచిగా చదివించాలి అని అనుకుంటే అమెరికాకి పంపించో దేనికి పంపించో అప్పు తీసి మనకి ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఇస్తుంటారు కదండీ ఆ ఎడ్యుకేషన్ లోన్స్ తీస్కుని వాళ్ళ పిల్లల్ని చదివించుకోవచ్చు ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లంగా వచ్చినప్పుడు మన దగ్గర అమౌంట్ కానీ ఏమీ లేకపోతే అప్పుడు మనకి లోన్ అనేది ఇస్తుంటారు డ్వాక్రా లోన్స్ అనేవి ఇస్తుంటారు అన్నమాట అందులో నుంచి కూడా మనం లోన్స్ అనేది తీసుకోవచ్చు